మంచిర్యాలలో ప్రజలు స ఎక్కువగా ఇబ్బంది పడేది రైల్వే గేట్లు రైల్వే గేట్ల వల్ల చాలా సమయం వృధా అవుతుంది ప్రతి ట్రైన్ ఎక్కువ ఓవర్ బ్రి ఓవర్ బ్రిడ్జెస్ లేవు రైల్వే గేట్ల దగ్గర రెండు మూడు ట్రైన్లు వెళ్ళేసరికి వెయిట్ చేస్తూ ఉండాలి అది చాలా ఇబ్బందికరమైన విషయం అది కాకుండా బస్టాండ్ కూడా అంతా చూ బాగోదు ఫెసిలిటీస్ అంతా ఏమి బాగుండవు అట్లీస్ట్ దీంట్లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే ట్రైన్స్ అయితే బాగుంటాయి బాగా వస్తాయి సో ఇకనుండి చాలా వరకు మనకు మహారాష్ట్రకి వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి కాబట్టి అన్ని సూపర్ ఫాస్ట్స్ ఏ ఉంటాయి అది మాత్రం గుడ్ థింగ్ అండ్ ఇది ఒక పెద్ద స్టేషన్ కావడం వల్ల ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చే ట్రైన్స్ కూడా ఇక్కడ ఆగడం జరుగుతుంది ఎంత ఎక్సప్రెస్ ట్రైన్ అయినా కానీ మంచిర్యాలలో ఆగుతుంది బస్ సౌకర్యం గురించి వస్తే ఓకే బాగానే ఉంటుంది కానీ బస్ స్టాండ్ ఏ చుట్టుపక్కన చూడడానికి బాగోదు ఓవర్ఆల్ క్వైట్ గుడ్ ఆటో చార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి లోకల్ లోకల్ సిక్స్టీ రూపీస్ అలా తీసుకుంటారు మనకి ఇక్కడ విమానాశ్రయాలు ఏమి లేవు కానీ ఇక్కడ వరకు అయితే ఓకే బట్ రోడ్స్ కూడా అంతా ఏం బాగొవు చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది ట్రావెలింగ్ చేసేటప్పుడు ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే రోడ్స్ని బాచేస్తారు తర్వాత అంత పెద్ద ఏముండదు అవి ఖరాబ్ అయిపోతాయి